ముఖ్యంగా ఏదైనా ఒక పాత్ర జిడ్డుగా కానీ మనం దాన్ని తోమలేని విధంగా ఉన్నప్పుడు మొదటగా మనం అదే పాత్రలో కొన్ని నీళ్ళు కొద్దిసేపు నిల్వ ఉంచాలి ఎందుకంటే ఆ ఉంచిన నీరు ఏమవుతుందంటే ఆ జిడ్డుని కొంచెం మెత్తపరచి తొందరగా రావడానికి మనకు అవకాశం ఉంటుంది కావున మొదుగాలు మనం ఏ పాలగిన్నె కానీ ఏదైనా ఫస్ట్ ముఖ్యంగా నీళ్ళు పోసిన తరువాత కొద్దిసేపు నానబెట్టిన తరువాత ఆ నీళ్ళని పారబోసి మనం ఆ గిన్నెని తోమడం జరుగుతుంది అప్పటికి కూడా ఆ జిడ్డు అలాగే ఉన్నదైతే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి అ జిడ్డుకు నిమ్మకాయ లేదా సబ్బు లేదా కొబ్బరి పీచు పాతకాలంలో ముఖ్యంగా చింతపండు వాడటం జరిగేది అందుకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా జిడ్డు పోగొట్టాలని తలుచుకున్నప్పుడు అయితే నిమ్మకాయ లేదా సబ్బు లేదా కొబ్బరి పీచు వాడటం చాలా ముఖ్యం ఎందుకంటే వాటి ద్వారానే తొందరగా జిడ్డు పో జిడ్డు పోవడం జరుగుతుంది అప్పటి కాలంలో ఇంకా చింతపండు అనేది ముఖ్యంగా వాడేవారు జిడ్డుకు ఎందుకంటే ఎంతో ఉన్న చింతపండు కూడా తొందరగా జిడ్డుని తీయడం జరిగేది అ జిడ్డు పోవాలంటే ఎంతోసేపు ఎక్కువ జిడ్డు ఉన్నట్లు అయితే ఎక్కువ ఎక్కువసేపు కొద్దిసేపు నీళ్ళు అట్టే నిలువ ఉంచితే ఏమవుతుందంటే ఆ జిడ్డు రావడానికి తొందరగా అవకాశం ఉంటుంది ఇంకా నిమ్మకాయ వాడటం అయితే ఇంకా సులభం ఎందుకంటే దాంట్లో ఉండే ఆ ఒగరుతనం ఏం చేస్తుంది అంటే ఆ జిడ్డుని తొందరగా మనకు తూడిచేయడం జరుగుతుంది ఇప్పుడు వాడే కెమికల్స్ కూడా చాలా తొందరగా అయిపోతున్నాయి ఆ వాటర్ ఎప్పుడైతే మనం ఎక్కువ నిలవ పెడతామో అప్పుడే రావడానికి ఎక్కువ చాన్స్ ఉంటుంది అలాగే చింతపండు వేసాము అనుకో చింతపండు ఏం చేస్తుంటుంది అ చింతపండు కూడా మొత్తం చేసి శుభ్రం చేస్తుంది అదే చింతపండు లేకపోయినా కూడా మనకు ఎప్పటికైనా దొరికే మట్టి ఉంటుంది అదే మట్టిని కూడా నీళ్ళలో వేసి శుభ్రం చేస్తే అలా కూడ గిన్నెలు శుభ్రమవడం చాలా జరుగుతాయి మనం మన ప్రతీ రోజూ జీవితంలో చూస్తూనే ఉంటాము మన అమ్మ కానీ మనం కానీ గిన్నెలు తోమేటప్పుడు ఆ జిడ్డుగా ఉన్నట్లయితే ముఖ్యంగా నీళ్ళు లేదా ఇంకా మరీ తొందరగా కావాలంటే వేడిగా నీళ్ళు కాగబెట్టి అవే వేడి నీళ్ళు ఆ పాత్రలో పోసినట్లు అయితే ఆ వేడికి ఏమవుతుంది ఆ జిడ్డు ఇంకా తొందరగా కరగడం జరుగుతుంది ఇంకా మనకు సమయం తక్కువ సమయంలో ఎక్కువ జిడ్డును వదిలించడం జరుగుతుంది అలా కూడా లేదంటే కొబ్బరి పీచు మనకు కొబ్బరి పీచు మనకు మన ఊర్లల్లో కానీ సిటీలల్లో ఎక్కన్నైనా దొరుకుతాయి అదే కొబ్బరి పీచు కొంచెం మట్టి తీసుకొని ఆ పాత్రలో వేసి కొద్దిసేపు చేసిన తరువాత పారబోసి మళ్ళీ కొద్దిసేపు నీళ్ళు నిలువ ఉంచాలి అందులో ఆ ఉంచిన నీరు ఏం చేస్తుంటుంది ఆ ఉన్న నీరు కొద్దిసేపు దాన్ని ఏం కాకుండా చూస్తూ ఉంటుంది అందుకోసం ముఖ్యంగా పాత్రలు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ జిడ్డు ఎక్కువ ఉన్నట్లయితే నీళ్ళు ఖచ్చితంగా అందులో ఉండాల్సిందే అట్లా లేకుంటే అసలు అది అసాధ్యం అంత తొందరగా రాదు మన సమయం వృథా అవుతుంది కాబట్టి ముఖ్యంగా మనం ఖచ్చితంగా జిడ్డు పోవాలంటే లేదా కొబ్బరి నూనె కూడా మనం వాడుకోవచ్చు ఎందుకంటే కొబ్బరి నూనె కూడా దానికి ఉండే జారే సామర్థ్యం వల్ల జిడ్డుని తొందరగా తొలగిస్తుంది అలా కాకున్నా కూడా మనకు ఐరన్ది పీచు దొరుకుతుంది మార్కెట్లో ఆ పీచుతోని కూడా తోమవచ్చు ఇంతకు ఇంకా వెళ్ళట్లేదు అంటే ఒక రోజు రాత్రి మొత్తం నీళ్ళు అందులోనే పోసి పెట్టాల్సి వస్తుంది జిడ్డు పోవాలంటే మాములు విషయం ఏం కాదు ఖచ్చితంగా చాలా శ్రమ చాలా సమయం పడుతుంది కావున అవన్నీ చేయకుండానే మంచిగా అవ్వాలంటే ఈ పైన ఉన్న ప్రతీ ఒక వాఖ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఖచ్చితంగా జిడ్డు పోయే విషయం అయితే మనం నిమ్మకాయ చింతపండు సబ్బు మట్టి కొబ్బరి పీచు వేడి నీరు ఏదైనా సరే అవి సమయాన్ని ఆదా చేస్తూ పని త్వరగా చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కొబ్బరి పీచుని మాత్రం వాడాలి లేదా మనకు ఇప్పుడు మార్కెట్లో దొరికే ఏ విషయమైనా సరే అది సబ్బు కానీ విమ్ జెల్ ఏదైనా తొందరగా పోవడానికి చాన్స్ ఉండవచ్చు ఉండక పోవచ్చు కానీ మనం వాడే నీరు వేడి నీరు మట్టి నిమ్మరసం ఇవి ఏం చేస్తాయి అంటే జిడ్డుకు వీటికి యుద్ధంలా జరిగే ఆ యుద్ధంలో జిడ్డుని ఓడగొట్టి ఇవి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది మన పూర్వీకులు ఇవి ఖచ్చితంగా చేసే ఉంటారు వాళ్ళు చేసిన విషయాలనే మనం చెప్పుకుంటున్నాము ఇప్పుడు వేడి నీరు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఆ వేడినీరు ఏం చేస్తుంది అంటే అ వేడి పదార్ధాన్ని ఆ వేడిగా ఉన్న వేడి తత్వాన్ని దానిలో పోసినప్పుడు అది ఎంత గట్టిగా ఉన్న కూడా మెత్తగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక రోజు మొత్తం ఉన్నప్పటికీ కూడా జిడ్డు పోలేదు అయితే అప్పుడు ఏం చేయాలి అవే నీటిలో అవే పాత్రలో నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టాలి ఆ వేడికి ఏమవుతుంది ఆ జిడ్డు అనేది ఇంకా తొందరగా పోవడం జరుగుతుంది అలా కూడా ఒకవేళ కాకపోతే ఏదైనా మన పిండి లేదా దొడ్డు ఉప్పు అని ఉంటుంది ఆ దొడ్డు ఉప్పు ఏంటంటే గడ్డల్లా ఉంటుంది అవి చేసినా కూడా ఖచ్చితంగా పోవడం జరుగుతుంది అప్పటికి జిడ్డు పోకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి కొందరు చేతులతో రుద్దితే ఖచ్చితంగా జిడ్డు ఎలాగూ పోదు కాబట్టి ఇవి నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఆ పాత్రలో వేస్తే ఖచ్చితంగా జిడ్డు పోవడానికి అవకాశాలు ఉంటాయి మనం సమయం వృథా చేయకుండానే తొందరగా కావాలంటే జిడ్డు పోయే పనులు మాత్రం ఖచ్చితంగా నిమ్మకాయ వాడాల్సి ఉంటుంది నిమ్మకాయ లేదా ఖచ్చితంగా ఉప్పు చింతపండు కొబ్బరి పీచు మట్టి వాడటం ద్వారా మనకి ఎలాగైనా సరే వాటిని మనం పోగొట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి అప్పటికీ జిడ్డు అలాగే ఉన్నప్పుడు అయితే అవే వేడి నీళ్ళు అయితే ఇంకా గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే ఆ వేడిగా ఉన్న సామర్థ్యం ఏం చేస్తుందంటే దాన్ని తొందరగా పోగొట్టడానికి ఒక అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారు అప్పట్లో పూర్వికులు కూడా ఇలాగే వాళ్ళు నిమ్మకాయ మట్టి రెండు కలిపి ఆ పాత్రలో వేసి రుబ్బేవారు అందువలన ఆ జిడ్డు అనేది పోతుంది పాత్రలు కడిగేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ జిడ్డు పొగట్టాలంటే ఉప్పు ఏదైనా ఒక పదార్ధం గడ్డగా ఉన్నప్పుడు ఇటుక ఇటుకను కూడా దంచి ఆ ఇటుకని పిండిలాగా చేసిన తరువాత కూడా గిన్నెలో ఆ పాత్రల్లో వేసి రుబ్బినట్లు కడిగినట్టు అయితే దుమ్ము పోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా చెప్పుకునే విషయం ఎందుకంటే అప్పట్లో మనకు ఉన్నప్పుడు ఇంత అడ్వాన్స్ లేనప్పుడు వాళ్ళు మన పూర్వీకులు ఇవే చేసేవారు నిమ్మకాయలు కానీ ఉప్పు కానీ చింతపండుతోనే వాళ్ళు తల పాత్రలు కడుక్కొని శుభ్రంగా ఉంచుకునేవారు కాబట్టి ఖచ్చితంగా నిమ్మకాయ మాత్రం ఉండాల్సిన ఉండాల్సిన అర్దం ఉంటుంది నిమ్మకాయలో ఉండే ఆ ఒగరుతనం నిమ్మకాయలో ఉండే ఆ కెమికల్ రియాక్షన్ ఏం చేస్తుందంటే తొందరగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది మనం వాడితే తక్కువ సమయంలో ఎక్కువ జిడ్డుని పోగొట్టే అవకాశం ఉంటుంది జిడ్డు తొలగించడమంటే మాములు విషయం కాదు ఆషామాషి విషయం కాదు ఎందుకంటే అది ఒక పాత్రకు అతక్కపోయినా ఒక బ్యాక్టీరియా కానీ మనం వండుకునేటప్పుడు కానీ పాలు వేడిసిచేసినప్పుడైనా జిడ్డు ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పీచు లేదా ఈ సబ్బు సబ్బు సబ్బు కూడా పనిచేస్తుంది ఇవన్నీ కాకుంటే నిమ్మకాయ చింతపండు మాత్రం ఖచ్చితంగా ఉంటే అవి తక్కువ సమయంలోనే ఎక్కువ చేసే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని వాడుకుంటే ఖచ్చితంగా జిడ్డుని వందకి వంద శాతం తొలిగించ వచ్చని మన పూర్వీకులు కాదు ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పిన విషయం నిమ్మకాయలో ఉండే విషయం ఆషామాషి విషయం కాదు అది చేసే పని చాలా సులభంగా ఉంటుంది ఇటుక మట్టి లేదా ఉత్తి మట్టి దొరికినా కూడా ఇసుక కానీ కొబ్బరి పీచు కానీ వీటికి ఉండే బలానికి జిడ్డుని త్వర త్వరగా పోగొట్టే అవకాశం ఉంటుంది కావునా ఎక్కువ జిడ్డు ఉన్నట్లయితే పాత్రలు తోమలేనప్పుడైతే ఖచ్చితంగా వీటిని వాడుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ చేయవచ్చు కాబట్టి నా నుంచి చెప్పే విషయం ఖచ్చితంగా జిడ్డు పోవాలంటే నిమ్మకాయ చింతపండు ఉప్పు మట్టి ఇటుకను దంచిన మట్టి లేదా దొడ్డు ఉప్పు లేదా వేడి నీళ్ళు వీటితో మాత్రం ఖచ్చితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ జిడ్డు పోగొట్టవచ్చు